విశాఖపట్టణం జిల్లాలో సహజ వనరులు చా అడవులు ఉన్నాయి నీరు ముదసర్లోవ నీరు విశాఖపట్టణం జిల్లా మొత్తానికి అక్కడ నుంచే మంచి నీరు సరఫరా అవుతుంది పారిశుద్ధ సంబంధ సమస్యలు పెద్దగా ఏమి లేవు మున్సిపాలిటీ వాళ్ళు తరచుగా చెత్త తీసుకెళ్తూ ఎప్పుడూ పరిసరాలని శుభ్రంగా ఉంచుతారు విశాఖపట్టణం జిల్లా ఎక్కడ చూసినా పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి పారిశ్రామిక వ్యవస్థ మున్సిపాలిటీ వాళ్ళు ఈ జిల్లా మున్సిపాలిటీ వాళ్ళు అయితే చాలా బాగా శుభ్ర పరుస్తూ ఉంటారు ఎక్కడ చూసినా చాలా చక్కగా ఉంటుంది విశాఖపట్టణం చాలా అందమైన పట్టణం తరువాత మనకి ఇక్కడ నుంచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడ నుంచి ఐరన్ చాలా పక్క పక్కన ప్రాంతాలకి చాలా దగ్గర్లకి ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది పారిశ్రామిక కాలుష్యం ఈ వ్యర్ధ విడుదల ఇవన్నీ అయితే తరచుగా జరుగుతూనే ఉంటాయి మనకి పరిశ్రమలు ఎక్కువగా ఎప్పుడు ఉంటాయో వ్యర్ధాల విడుదల ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి మరి విశాఖపట్టణం జిల్లాలో నాకు తెలిసినంత వరకు ఇంతే ఇంతే ఉంది